ఆంధ్రప్రదేశ్లో బ్యాంకింగ్లో చాలా వరకు మార్పులు జరిగాయి జరగాలి మనకి చాలా వరకు తుఫాన్ విపత్తులు జరగం వల్ల దానికి ఎలాంటి బ్యాంకు సదుపాయలు ఇవ్వాలో అది మన అరేంజ్ చేయించాలి అదీ కాకుండా చాలా వరకు చాలా కొత్త కొత్త సర్వీస్లు ఆఫర్లు ఇవ్వడం వల్ల మనకి చావాల చాలా వరకు బ్యాంకింగ్లో మనకి చాలా వరకు కస్టమర్లు పెరుగుతూ ఉంటారు కస్టమర్లు పెరగడం వల్ల మనకి బ్యాంక్లో లాభాలు దీపాలు ఎక్కువ వస్తుంటాయి